నా స్వస్థలమొచ్చేసి తెలంగాణ మా సొంతూరొచ్చేసి హైదరాబాద్ అయితే మా స్వస్థలంలో నాకు బాగా నచ్చిన విషయం ఏమిటంటే తెలంగాణలో ప్రజలందరూ ఎంతో స్వచ్ఛంగా ఉంటారండి ఏదున్నా సరే మొహం పైన చెప్పేస్తారు వాళ్ళకి ఎలాంటి ఆలోచన వచ్చినా సరే మొహం ముందే స్ట్రెయిట్ ఫార్వర్డ్గా మాట్లాడే అలవాటు మా రక్తంలోనే ఉందని నేను అనుకుంటాను అయితే హైదరాబాద్లో హైదరాబాద్ని నవాబులు పరిపాలించారు కదా ఇక్కడ ఉండే ప్రజలు ఏంటంటే దేశంలో ఎన్నో ప్రాంతాలు ఉంటాయండి హిందూ ముస్లింల గొడవ లు జరుగుతూ ఉంటాయి కానీ హైదరాబాద్లో చాలా తక్కువ గా జరుగుతూ ఉంటాయండి చాలా అంటే చాలా ఆప్యాయంగా ఉంటారండీ ఒకరికి మరొకరు అన్నదమ్ముల లాగా వ్యవహరిస్తారు కొందరు ఉంటారండి ఉండ రని కాదు కాని చాలా తక్కువ మంది అలాంటి వాళ్ళు ఉంటారు అయితే తెలంగాణలో తెలంగాణ అనేది రాష్ట్రం రెండువేల పద్నాలుగులో ఏర్పడింది అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉండేది అయితే లింగ్విస్టిక్ కారణాలుగా ఆంధ్రప్రదేశ్ కూడా తమిళనాడుతో యాభై ఆరు అరవై ప్రాంతంలో అలా విడి పోయింది అయితే తెలంగాణ కూడా తెలంగాణ కూడా రెండువేల యాభై ఆరు తర్వాత నుండే ఎన్నో పోరాటాల తర్వాత రెండువేల పద్నాలుగులో తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది అయితే దీనికి ముఖ్య కారణమైన కేసీఆర్ అనే ఒక నాయకుడు రెండువేల ఒకటి నుండి కంటిన్యూగా నిరంతరంగా పోరాటం చేసి రెండువేల పద్నాలుగులో ఎంతోమంది ఉస్మానియా యూనివర్సిటీ లో చదువుతున్న విద్యార్థులు ఎంతోమంది ఉద్యోగులు వాళ్ళందరూ తమ ప్రాణాలను అర్పించి మరి తెలంగాణ కోసం పోరాడిన యోధులు వాళ్ళందరూ వాళ్ళ ప్రాణార్పణాలు మరి తెలంగా ప్రత్యేక రాష్ట్రంగా తెచ్చుకున్నారు రెండువేల పద్నాలుగు జూన్ రెండువేల తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది హైదరాబాద్లో హైదరాబాద్ అనేది ఎంతో పురాతనమైన పట్టణమండి భారతదేశంలో ఐతే హైదరాబాదులో ముఖ్యంగా చెప్పు కోవడానికి ఎన్నో ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి వాటిలో నవాబులు కట్టించిన చార్మినార్ మరియు గోల్కొండ ముఖ్యమైన చార్మినార్కి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉందండి చార్మినార్ అంటే ఉర్దూ భాషలో చార్ అంటే నాలుగు మినార్ అంట గోపురాలు చార్మినార్కి నాలుగు గోపురాల పైన ఉంటాయి కాబట్టి దాన్ని చార్మినార్ అని అంటారని పూర్వీకులు చెపుతూ ఉండేవారు చార్మినార్ని కులి కుతుబ్ షా ఎందుకు కట్టించాడంటే అప్పటి అప్పటి ఆయన పరిపాలించే ప్రాంతంలో ప్లేగు అనే వ్యాధి వ్యాపించి అంటే ఇప్పుడు ఇప్పుడు కాలంలో కరోనా ఎలాగో అప్పట్లో ప్లేగు వ్యాధి వ్యాపించి ప్రతి ఒక్కరూ ఆరోగాన పడి చచ్చిపోయే వారంట అయితే అపే ఆ ప్లేగు వ్యాధిని నిర్మూలించడానికి ఆయన ఎన్నో గుచ్చుగా ఎన్నో కొన్ని ఇంప్లిమెంట్స్ చేశారు ఆ ప్లేగ్ వ్యాధిని నిర్మూలించిన తర్వాత దానికి గుర్తుగా ఆయన హైదరాబాద్ మహానగరం నడిబొడ్డున చార్మినార్ని కట్టించాడు అయితే అది ఎంత ఆకర్షణమైనదండి ఇప్పటికీ నాలుగు వందల సంవత్సరాల పైగా అవుతుంది దాని ఆ కట్టడాన్ని కట్టించి ఇంకా చెక్కు చెదరకుండా అలాగే ఉంది ఎంతో అందర అందమైన మైన కట్టడం అది ఇప్పుడు ప్రస్తుతం అక్కడ షాపింగ్ ఉంటుందండి దేశంలోని నలుమూలలలో నుండి వచ్చి ఎంతో మంది హైదరాబాద్కి రాగానే వాళ్ళందరూ మొట్టమొదటి నాకు తెలిసినంత వరకు షాపింగ్ ఒక వేళ ఎక్కడైనా చేయాలి అనుకుంటే చార్మినారే అక్కడ చార్మినార్లో గాజులు ఎంతో ప్రత్యేకమండి చాలా మంది వచ్చి అక్కడనే నైట్ షాపింగ్ చేస్తారు అక్కడ స్ట్రీట్ ఫుడ్స్ కూడా చాలా బాగుంటాయి తర్వాత గోల్కొండ గోల్కొండ కులి కుతుబ్షా వాళ్ళు వీళ్ళందరూ గోల్కొండలో నివసించే వారు ముందుగా తర్వాత దాని పక్కనే వాళ్ళు ఏడుగురు రాజుల సమాధులు సెవెన్ టూంబ్స్ సెవెన్ టూంబ్స్ అంటే యాజ్యుజ్వల్గా మనందరికీ తెలుసు టూంబ్స్ అంటే సమాధులని అక్కడ సెవెన్ టూంబ్స్ ఉన్నాయి ఇక్కడ చనిపోయిన వారందరిని పక్కన్నే ఉన్న ఎన్నో ఎకరాలలో ఒక్కరు సామాదులకుపైగా ఒక కట్టడాన్ని కట్టించాడు అది కూడా ఇప్పుడు టూరిస్ట్ ప్లేస్గా మారింది ఇవే కాకుండా అప్పట్లో ఒక పుకారుండేదండి గోల్కొండ రాజు దగ్గర నాట్యం చేయడానికి ఇంరు ఇద్దరు యువతులు వచ్చే వారు వారి పేరు తారామతి ప్రేమామతి అని అయితే వీరిద్దరి కోసం కూడా ఆయన గోల్కొండకి ఒక రెండు పాయింట్ అయిదు కిలోమీటర్ల దూరం మూడు కిలోమీటర్లు ప్రాంతంలో తారామతి అని ఒక ప్రేమామతి అని వాళ్ళిద్దరికీ రెండు మంచి చక్కటి కోటలను చిన్న భవంతులులాగా కట్టించాడు వాళ్ళు అక్కడే నివాసం నివాసం ఉండే వారు ఇప్పుడు కాల క్రమేన ప్రేమామతి కట్టడం కొంచెం ఆ టూరిస్ట్ స్పేస్ కావకున్న సరే తారామతి టూరిస్ట్ ప్లేస్గా అయ్యిందండి అక్కడెన్నో సినిమాలకు సంబంధించిన ఆడియో లాంచ్లు కాని అవి ఇవన్ని జరుగుతూ ఉంటాయి అది ఇప్పుడు అక్కడ చక్కటి టూరిస్ట్ ప్లేస్గా ఉంది ఇవే కాకుండా తెలంగాణలో ప్రతిభ ప్రాంతానికి ఒక్కొక్క కథ ఉందండి ఇప్పుడు తెలంగాణలో వరంగల్ తీసుకుందాం వరంగల్ ఓరుగల్లు అనే వారు దాన్ని కాకతీయులు పరిపాలించేవారు అయితే కాకతీయులు కాకతీయులలో వీర నారి అయిన రుద్రమదేవి మొట్టమొదటి సారిగా తెలంగాణలో

చక్కటి యుద్ధమహిళగా తనకి పేరుందండి తను బాల్యం మొత్తం అప్పట్లో అమ్మాయిలు అబ్బాయిలు అనే ఒక డిస్క్రిమినేషన్ చాలా ఎక్కువ గా ఉండేది కాబట్టి వారి తండ్రి గారు తనని కొడుకులాగా రుద్రమ దేవుడిగా తనని పెంచినా సరే పెద్దగయిన తర్వాత రుద్రమదేవి నిజ స్వరూపాన్ని ధరించి తాను తన చుట్టుపక్కల ఉన్న ప్రజలను ఎంతో చక్కగా పరిపాలించేది తన ప్రాంతంలోని తన పరిపాలన లోనే ఎన్నో వాటర్ రిజర్వాయర్స్ను తను కట్టించింది తను నీల కొరత లేకుండా చేసింది ఇప్పుడు ఆ ఓరుగల్లు కాకతీయుల కోట ఒక టూరిస్ట్ ప్లేస్గా అయింది అలాగే వెయ్యి స్తంభాల గుడి వెయ్యి స్తంభాల గుడి కూడా ఎంతో ప్రత్యేకమైన గుడి అక్కడ వెయ్యి స్తంభాలతో ఒక గుడి ఉంటుంది తర్వాత అక్కడ నంది కాని ప్రతి ఒక్కటి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది అలాగే రామప్ప గుడి జోగులాంబ గుడి మన మహబూబ్నగర్ దగ్గర ఉండే ఆలంపూర్లో ఉండే జోగులాంబ గుడి మా తెలంగాణ ప్రాంతంలోనే అది ప్రపంచంలోని పద్దెనిమిది శక్తి పీఠాలలో ఒక శక్తి పీఠం ఆ జోగులాంబ గుడి అది ఆలంపూర్లో ఉంటుంది దానికి కొంచం దూరంగా వస్తే పిల్లలమర్రి అది ఎంతో పెద్ద వంద సంవత్సరాల పైబడిన మర్రిచెట్టండి అది ఇంకా అలాగే ఉంది పిల్లలమర్రని దాని చుట్టూ దాని వేర్లతో పెద్ద పార్క్ లాగా అయ్యింది అక్కడికి కూడా చాలా మంది వెళ్తారు జూరాల ప్రాజెక్ట్ అక్కడ చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటుంది ఇక్కడ తెలంగాణలో ప్రతి ప్రాంతానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది హైదరాబాద్ నాభిల్ నాహోభిలం పరిపాలించారు వారు వారి పరిపాలన లోని ఎన్నో విశ్వవిద్యాలయాలను కూడా కట్టించారు ఉస్మానియా విశ్వవిద్యాలయం అందులో ఒకటి దానిలో చదువుకున్న ఎంతోమంది విద్యార్థులు ఇప్పుడు ఎంతో గొప్ప గొప్ప స్థాయిలలో ఉన్నారు తర్వాత హైకోర్టు కాని దాని పక్కన ఉన్న సిటీ కాలేజ్ కాని ప్రతి ఒక్క తెలంగాణలో ఉండే ప్రతి గోడని తడితే ప్రతీ గోడ ఒక్కో చరిత్ర చెపుతుందండి అంత ప్రత్యేకమైనది తెలంగాణ అంటే తెలంగాణ ప్రజలలో భారీ రక్తపులలో యుద్ధం యుద్ధం అనే రక్తం ప్రవహిస్తుందండి ఎంతో తెలివైన వాడు తెలంగాణ ప్రజలంతా మా ప్రాంతం అంటే నాకెంతో అభిమానం ఈ నా ప్రాంతంలో ప్రతి ఒక్క ప్లేస్ నాకెంతో ప్రత్యేకం అండి అలాగే యాదగిరిగుట్ట అని ఒక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తిరుపతి ఎలాగో తెలంగాణకి యాదగిరిగుట్ట అలాగ మేం ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుచుకునే దేవుడు నరసింహస్వామి అక్కడ చక్కగా ఆయనకు పూజలు చేసుకుంటూ ఉంటాము అలాగే ఇప్పుడు అక్కడ ఎంతో డెవలప్మెంట్ జరిగింది తర్వాత అక్కడ నుండి వస్తూ ఉం అదొక గుడి తర్వాత శ్రీశైలం మం తర్వాత మల్లన్న గుడి సమ్మక్క సారక్క జాతర సమ్మక్క సారక్క జాతర ఎంతో ప్రత్యేకమైనది ఎందుకంటే సమ్మక్క సారక్కలిద్దరు గిరిజన యువతులు బారు అప్పుడు అప్పుడు కాలంలో జరుగుతున్న నవాబులు వాళ్ళపై తిరుగుబాటు చేసిన వీరనారీలు తల్లి కూతురు వాళ్లిద్దరూ వాళ్లిద్దరు కూడా ఎంత చక్కటి నైపుణ్యం కలవారు వాళ్ళు వాళ్ళ రక్తంలలో కూడా యుద్ధం ప్రవహిస్తూ ఉంటుంది వారి చరిత్ర కూడా ఎంతో గొప్పది దానికి గుర్తుగా మేడారంలోని సమ్మక్క సారక్క జాతరలు నిర్వహించుకుంటూ ఉంటారు అలాగే అది మాత్రమే కాకుండా ఇంక ఎన్నో జాతరలు ఉన్నాయండి తెలంగాణలో అనంతగిరి గుట్ట ఉంటుంది అక్కడ ప్రతి ఒక్క మొక్క ఔషధ గుణాలు కలిగిందే ఉంటుంది అనంతగిరి గుట్ట అంటే వికారాబాద్ దగ్గర ఉంటుంది అక్కడ మనం గాలిలోనే ఒక స్వచ్ఛమైన ఒక ఔషధ గుణాలు మన బాడీలోకి ప్రవేశిస్తాయి అక్కడ పద్మనాభ స్వామి కొలువై ఉన్నారు చుట్టుపక్కల ప్రాంతం కూడా మినీ ఊటీలాగా ఉంటుంది వెళ్ళే ప్రతి ఒక్కరికి కనువిందు చేస్తుంది అది మాత్రమే కాకుండా మహబూబ్నగర్లో మన్నెంకొండా అనే గుడి అక్కడ కూడా చాలా అందమైన వాతావరణం ఉంటుంది దేవుడు ఎంతో ఎత్తున కొలువై ఉంటాడు అక్కడ కూడా ఎందరో ప్రజలు వెళ్తుంటారు తర్వాత రంగారెడ్డిలో పాంబండ అనే గుడి అక్కడ కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ వెళ్తారు మన్యం కొండ అని ప్రాంబండ అని యాదగిరి గుట్ట అనంతగిరి గుట్ట ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రదేశాలండి తెలంగాణలో ఎన్నో ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి తెలంగాణ ప్రజలందరూ ప్రతి ఒక్కరూ ఏదున్నా సరే ఎంతో ఆప్యాయం ఆప్యాయంగా ఉంటారు ఎవరికి ఏం సహాయం కావాలన్నా సరే ఒకరి కొకరు సాయ పడుతూ ఉంటారు ప్రతి ఒక్కరూ చాలా మంచి మనసు కలిగి ఉంటారు ఇక్కడ ఉండే ప్రతి ప్లేస్ ఎంతో అందంగా ఉంటుంది కాబట్టి నాకు ఇక్కడుండే నా నా ప్రాంతంలో ఉండే ప్రతి చిన్న అంగుళం కూడా నాకు ఎంతో ఇష్టం ఎంతో అభిమానం ఈ గడ్డలో ఒక వీరత్వం ఉంది కాబ్బట్టి అంతే కాకుండా మన ప్రాంతంలో ప్రజలందరూ కూడా చాల వీరులుగా ఉంటారు ఏవిషయమైనా సరే వెనకడుగు వెయ్యరు కలిసికట్టుగా ఉండి పోరాడతారు కా కావాలనుకున్నది దక్కే వరకు పోరాడతారు దక్కించుకుని తీరుతారు ఆ ప్రాం ఈ ప్రాంతంలో అలంటి మనుషులే ఎక్కువగా ఉన్నారు ఎన్నో ఏళ్లగా పోరాడి తెచ్చుకున్న తెలంగాణగా ఎంతో ఆప్యాయంగా చూసుకుంటూ ఎంతో చక్కగా ఉంటామండీ ఇక్కడ ఉండే ప్రజలు బాగుంటారు వ్యవసాయం బాగుంటుంది రైతాంగం బాగుంటారు ప్రతి ఒక్కరు బాగుంటారు ఇక్కడ ఎవరికీ ఏ లోటు రాకూండా చక్కగా ఒకరికొకరు అండగా ఉండి నిలుచుకుంటూ ఉంటారు ప్రతి ఒక్క ప్రాంతం ఎంతో ప్రత్యేకమైంది కాబట్టి నా పంతంలో ఉన్న ప్రతి ఊరు ప్రతి పల్లె నాకు ఎంతో ఇష్టం ధన్యవాదాలు